మన కెరియర్లో అన్ని పనులు ఎంత ముఖ్యమో ఈ రాయడం అనేది కూడా అంతే ముఖ్యం అని నేను అనుకుంటాను నేను ఖాళీ ఉన్న సమయంలో ప్రత్యేకించి ఈ సమయం అని కాదు ఏ సమయమైనా నా ఖాళీ దొరికిన సమయంలో అంటే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు టైం దొరికినా నేను రాస్తా ఉంటాను ఇలా రాయడానికి నాకు అనుకూలమైన ప్రదేశం ఏదైనా ఉన్నది అని అనుకుంటే అది నా యొక్క పంట ప్రదేశం అంటే నా చేను నేను ఎప్పుడైనా అక్కడ వెల్లి కూర్చున్న తర్వాత ఏదైతే అనిపిస్తుందో అక్కడ ఆ వాతావరణానికి ఇమీడియట్లీ బుక్కు తీసుకుని రాయడం మొదలు పెడతాను మరి ఎక్కువ శాతం అక్కడే వెళ్ళి రాయడానికే ఇష్టపడతాను ఈ రాయడం అనేది అలవాటు అయిపోవడం వల్ల అది నా హాబీగా మార్చుకోవడం జరిగింది